మేము మా ఇంటి కాడ అనేక రకాలైన మొక్కలు పెంచుతు ఉంటాము అందులో మేము అరటిపళ్ళు చెట్టు కొబ్బరికాయల చెట్టు పువ్వుల చెట్లు నెక్స్ట్ కాయకూరలలో తీగల సంబంధించిన దాంట్లో దోసకాయ బీరకాయ వంటివి చెట్లు మేము పెంచుతు ఉంటాము అవి మాకు నిత్యం మనకి కాయగూరలు లభిస్తు ఉంటాయి అలాగే మొక్కలలో కొబ్బరి చెట్టు పెంచడం వల్ల బాటసారికి ఎక్కువగా నేల నీడ ఉంటుంది అలాగే అరటి చెట్టు వల్ల అరటిపళ్ళు కాస్తాయి అలాగే అనేక రకాల చెట్లు కూడా నేన్ మేము పెంచుతు ఉంటాము